ఎస్ అండి చెప్పండి చెప్పండి అలానా మీకు ఎలా ఉందండి ఇప్పుడు ఫీవర్ చాలా వైరల్గా ఉందా లేకపోతే ఇప్పుడు కొంచెంగా ఉందా నార్మల్గా ఉందా

అలాగైతే మీరు క్లినిక్కి రావాల్సి ఉంటుంది సార్ శంషాబాద్ సార్ మీకు లొకేషన్ పెడతాను వాట్సాప్ నెంబర్లో మీకు లొ లొకేషన్ పెడతాను మీరు రావాల్సి ఉంటుంది అప్పుడు మీకు

అవును సార్ రావాల్సి ఉంటుంది ట్రీట్మెంటు టూ డేస్ బెడ్ రెస్ట్ కావాలి సార్ మీకు టూ డేస్ బెడ్ రెస్ట్ కావాలి సార్ మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది మీకు టూ డేస్ ట్రీట్మెంటు అవుతూ ఉంటుంది ఎస్ సార్ అవును మీకు రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ టెన్ టెన్ లోపు వచ్చేసేయండి టెన్ టూ సిక్స్ ఉంటుంది సార్ టెన్ టూ సిక్స్ ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది

నేను ఉంటాను నేను ఉంటాను మీరు రావాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకోవాలి టూ డేస్ బెడ్ రెస్ట్ ఉంటుంది రేపు మార్నింగ్ రండి నేను లొకేషన్ పెడతాను వాట్సాప్లో